నాకు తెలుగు పదాలు మరియు పదబంధాలు చాలా ఇష్టమైనవి ఎందుకంటే వాటి వెనుక ఉన్న భావన గంభీరత మరియు భావనలను వ్యక్తీకరించే శక్తి అద్భుతమైంది ఇష్టమైన తెలుగు పదాలు అరుణోదయం అంటే ఉదయ కాంతి దీనిలో ప్రకృతిని అద్భుతంగా తెలియజేస్తుంది ఆనందం అంటే

మెట్టి వరకు సాధారణ స్థితి నుండి ఉన్నతమైన స్థాయికి ఎదగడం మనసు మనకు గురువు మనసు శాంతంగా ఉంటే మనకు బుద్ధి కూడా స్పష్టంగా ఉంటుంది తెలుగు నా మాతృభాష అయినందుకు చాలా గర్వపడుతున్నాను భాష సౌందర్యం సాహిత్యం మరియు సాంప్రదాయం మాతృభాష పట్ల మమకారం తెలుగులో మాట్లాడ్డం నాకు స్వభావికం నా వ్యక్తిత్వాన్ని మూలాలను మరింత బలంగా గుర్తుచేస్తుంది